ఖచ్చితంగా నేను పుస్తకాలు కాకుండా అనేక మ్యాగజైన్లు బ్లాగులు మరియు వార్తా పత్రికలను చదువుతాను నాకు ఆసక్తికరమైన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి నేను తాజా వార్తలు మరియు సంఘటనల గురించి తెలుసుకోవడానికి అనేక వార్తా పత్రికలను చదువుతాను వీటిలో కొన్ని ది న్యూ యార్క్ టైమ్స్ ది వాషింగ్టన్ పోస్ట్ మరియు వాల్ స్ట్రీట్ జర్నల్ నేను సైన్స్ టెక్నాలజీ రాజకీయాలు మరియు సాంస్కృతిక వంటి వివిధ విషయాలపై మ్యాగజైన్లను చదువుతాను వీటిలో కొన్ని సైన్టిఫిక్ అమెరికన్ నేషనల్ జియోగ్రాఫిక్ మరియు ది అట్లాంటిక్ నేను అనేక బ్లాగులను చదువుతాను ఇవి తరచుగా నిర్దిష్ట విషయాలపై మరింత లోతైన విషయాలను నాకు అందిస్తాయి నేను చదివే కొన్ని బ్లాగులు టెక్ క్రంచ్ మరియు మొదలైనవి నేను చదివేది నా వ్యక్తిగత ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు నేను కొన్ని సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను టెక్ క్రంచ్ వంటి బ్లాగులను ఎక్కువగా చదువుతాను నేను ప్రపంచ రాజకీయాల గురించి తెలుసుకోవాలి అంటే నేను అదిరే అట్లాంటిక్ వంటి మ్యాగజైన్లను ఎక్కువగా చదువుతాను నేను సమాచారంతో ఉండడానికి మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వార్తా పత్రికలు మ్యాగజైన్లు ఎక్కువగా చదువుకుంటాను మరియు క్రీడా విషయంలో తెలుసుకోవడానికి నేను క్రీడా పేపర్ను వార్తా పత్రికల్లో చదువుతాను క్రీడల్లో నాకు ఎక్కువ ఆసక్తి చూపించేది క్రికెట్ మరియు ఫుట్ బాల్ క్రికెట్ గురించి తెలుసుకోవడానికి క్రీడా పత్రికల్లోని ముప్పై రెండవ పేజీలను మరియు ఫుట్ బాల్ గురించి తెలుసుకోవడానికి ముప్పై మూడవపేజీలోకి వెళ్తే అక్కడ ఫుట్ బాల్ గురించి తెలుసుకొని ఎక్కువ ఆసక్తి పడతాను వార్తా పత్రికలను చదవడం వల్ల జ్ఞానోదయం పెరుగుతుంది మరియు ఆసక్తి పెరుగుతుంది ఆసక్తి పెరుగుతుంది ఎవరి మీదకి పోము మన కంట్రోల్లో మనం ఉంటాము అలాగే మన పని మనం చూసుకుంటూ రోజంతా ప్రశాంతంగా గడుపుకోవచ్చు వార్తా పత్రికల వల్ల ఎటువంటి చెడు జరగదు మనకి అన్ని పక్కలా దొరుకుతుంది వార్తా పత్రిక అనేది మ్యాగజైన్లు మనం లైబ్రరీకి వెళ్ళి తీసుకోవచ్చు మన లైబ్రరీలోని మనకి కావలసిన పుస్తకాలు అడిగి మనకు కావలసిన ఆ విషయం తెలుసుకోవచ్చు మ్యాగజైన్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి తెలియనివి కొత్త కొత్తగా తెలుసుకోవచ్చు అవి ఇప్పుడు ఎలా వర్క్ పని చేస్తున్నది ఎలా మనం వాడుకోవాలి వాటిని ఎలా మనం ఉపయోగించుకోవచ్చు మనకి ఎలా పనికి వస్తుంది అనేది కొత్తగానే మనం మ్యాగజైన్ ద్వారా తెలుసుకోవచ్చు కానీ మనం ఎప్పుడు అయితే ఖాళీగా ఉంటామో అప్పుడు మనం దగ్గరలో ఉన్న లైబ్రరీకి వెళ్ళి మ్యాగజైన్ తీసుకొని మనం అక్కడ కూర్చొని చదువుకోవచ్చు మ్యాగజైన్ చదవడం వల్ల మనకి మనసు చాలా ప్రశాంతత అనిపిస్తుంది అలాగే వార్తా పత్రికలను బ్లాగులను చదవడం వల్ల మనకు కొత్త కొత్త విషయాలు అనేవి తెలుస్తాయి కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు మనం ఎలా ఉంటాము మన మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనం గుర్తించుకోవచ్చు దీని వల్ల మనము ఎక్కువగా కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాము